నృత్యం అనేది మనం డ్యాన్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాము మనం అది డ్యాన్స్ నేర్చుకోవడం నృత్యం అనేది ఒక కళ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మనం నిత్యం నేర్చుకోవడం నాట్య కళ ఇలాంటి సరిగమ పదనిస ఇలాంటి కళలు నేర్చుకొని మనం నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము కూచిపూడి కథాకళి ఇలాంటి నృత్యాలు మనం మన భారతీయ సంస్కృతిలో మనం ప్రసిద్ధి చెందినవి ఇవి మన భారతీయం భారతదేశంలో నృత్య ప్రదర్శన అనేవి ఇవి కళలు నాట్య కళల్లో మనం కూచిపూడి కథాకళి ఇలాంటివి ప్రసిద్ధి చెందిన నృత్య కళలు వీటిని మనం ఒక రూపం వీటిని మనం ఎక్కువగా నేర్చుకొని మనం మన స్కూళ్లలో ఇలా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్లకి మనం డ్యాన్స్ నృత్య ప్రదర్శన మనం స్టేజ్ మీద నృత్య ప్రదర్శన అనేది చేస్తూ ఉంటాము